మా ఇంట్లో మేము నిమ్మరసము తయారు చేసుకుంటాము బత్తాయి రసం బత్తాయి కాయలు తెచ్చుకొని బత్తాయి రసం చేసుకుంటాము పల్పి ఆరెంజ్ కాయలు తీసుకొని అవి చేసుకుంటాము పుచ్చకాయ జ్యూస్ను చేసుకుంటాము క్యారెట్ జ్యూస్ కానీ ఏ బీట్రూట్ జ్యూస్ కానీ ఈ ఇంకా ఈ టెంకాయ నీళ్ళు కానీ అలాంటివన్నీ కాయ కొబ్బరికాయలు తెచ్చుకొని ఇంటి ఇంట్లోనే అన్ని చేసుకొని అన్ని అదే వాటిలని కొట్టుకొని వాటి వాటర్ తీసుకొని ఇది చేస్తుంటాము ఏదైనా ఇంట్లో ఏ జ్యూస్ అయినా కానీ మేము ఇంట్లోనే ఎక్కువ శాతం మిల్క్ ఇది కానీ ఏదైనా ఇంట్లోనే చేసుకొని తయారుచేసుకొని బయటికి మాత్రం ఎక్కువ శాతం మేము అసలు పూర్తిగా తెచ్చుకోము ఎక్కువ శాతం కాదు అసలు పూర్తిగా బయటవి అంటూ ఏవి తెచ్చుకోము ఏదైనా ఇంట్లోనే మజ్జిగ అలాంటివి కానీ ఏ ఎటువంటివి ఏ జ్యూసులు అయినా కానీ ఎటువంటి పానీయాలు అయినా కానీ ఇంట్లోనే మిల్క్ షేకులు కానీ ఏవైనా ఇంట్లోనే చేసుకుని ఇంట్లోనే బట్టర్ మిల్క్లు కానీ ఏదైనా మొత్తం ఆల్ ఐటమ్ ఇంట్లోనే చేసుకుని తింటాము తాగుతాము పిల్లలు కానీ మేము మేము పెద్దోళ్ళము కానీ ఎవరిమైనా కానీ చిన్న బాబు ఉన్నాడు ఆ బాబు అయినా కూడా బాబుకి కూడా మేము ఇంట్లోనే తయారు చేసి జూసులు ఇస్తాము జూసులుగా ఉండేవి ఎక్కువ రస రస రసాలతో కూడిన ఆహారం కూడా జావాలు కానీ సూపులు కానీ ఏవైనా మేము ఇంట్లోనే తయారు చేసుకొని మా బాబుకి ఇది చేసుకొని ఇచ్చే వాళ్ళము ఆ ఇది తోటే ఇది చేసుకున్నాము అవి అవి తాగితేనే మాకు ఆరోగ్యంగా కూడా బయట ఇప్పుడు ఎవరైనా తెచ్చుకుంటుంటే అది అయ్యింది ఇది అయింది అని చెప్తుంటారు మాకు కొంచెం ఆరోగ్యం మీద భయం ఎక్కువ ఉంటుంది భయం ఎక్కువ ఉన్నప్పుడేంటంటే మేము ఇంట్లోనే తయారుచేసుకొని మేము ఇంట్లోనే తాగుతున్నాము ఇంకా